గత కొన్నేళ్ళుగా రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి లక్షల కొద్ది జనాలు ప్రమాదాల్లో చనిపోతన్నారు కారణం రోడ్లు సరిగా లేకపోవడము ఈ బళ్ళు స్పీడుగా వెళ్ళటము చిన్న పిల్లలు నడపటము ఈ ప్రమాదాలకి కారణాలవుతున్నాయి రోడ్లు ఇరుకవ్వటము రోడ్ల మీదకి తోపుడు బళ్ళు వాళ్ళు ఇలాంటివన్నీ పెట్టటం వలన చాలా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి దానికి తోడు ఈ ట్రాఫిక్కు పెరిగిపోయింది బళ్ళు పిల్లలు గానీ పెద్దలు గానీ బళ్ళు వేసుకొని ప్రతి వాళ్ళు బళ్ళు వేసుకుని తిరగటం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నయి ఇది అరికట్టటానికి రోడ్లు బాగుచేయాలి రోడ్లు గుంటలు గత కొన్ని కొన్ని ఏళ్ళుగా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు రోడుల్ని రోడ్లుని పట్టించుకుని బాగు చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటయ్యని మేము అనుకుంటున్నాము రోడ్లు మీద ఈ హెచ్చరికలు హెచ్చరికలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టారు కానీ ఉపయోగం లేదు రోడ్డు ప్రమాదం జరుగుతానే ఉన్నాయి కారణం మలుపులు ఇలాంటివి ఉండటం వలన ప్రమాదాలు బాగా జరుగుతున్నయి దానికి నివారించటానికి మీరు ఏదన్నా అనుసరించాలి అనుసరించి చిన్న పిల్లల్ని గానీ బళ్ళు ఇవ్వకుండా చూడాలి చిన్నపిల్లలకి మరీ పది సంవత్సరాలోళ్ళు కూడా బండి నడుపుతున్నారు వాళ్ళకి బళ్ళు ఇవ్వకుండా మీరు నివారింస్తే మనం ప్రమాదాలని అరికట్టొచ్చచ్చు ఇంకా రోడ్లు ఎడలపు చేసి అలా చేస్తే మీ తోప్పుడు బళ్ళు వాళ్ళని రోడ్డు మీద పెట్టిచ్చి తీసేసేసి రోడ్డు ఎడలపు చేసి బాగు చేస్తే ఇంకా బాగా ఉంటుందని మేము అనుకుంటున్నాము ఇంకా సిరు సిరు వ్యాపారులు బళ్ళు గానీ అయ్యి లోపలికి నెట్టేసి రోడ్డు వెడల్పు చేసి ఇరుకు సందులు అలాంటివి రోడ్డులో వేయకుండా రోడ్లు ఎడల్పు చేసి బాగు చేస్తే ప్రమాదాలు జరకోకుండా ఉంటయని మేము అనుకుంటున్నాము అలాగే చిన్న పిల్లలకి బళ్ళులు ఇవ్వకూడదు చిన్న పిల్లలకేంది పది సంవత్సరాలు గోళ్ళకి బండి నడుపుతున్నాడు వాళ్ళు ఎంత స్పీడ్ వెళ్తున్నారో మీరు చూస్తే ఉంటారు వాళ్ళంత స్పీడ్ వెళ్ళకూడదు ఏందంటే నిదానంగా వెళ్తే మీకు బాగుంటుంది రోడ్డు ప్రమాదం జరగకుండా మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఎనక వాడు ఎలా వస్తాడో తెలియట్లేదు వెనక వాడు గుద్దుతాడో పక్కవాడు గుద్దుతాడో ఎవరు గుద్దుతారో అర్థం కాక ఈ రోడ్డు ప్రమాదాలు అది ఒక ఆటో ఉందంటే ఆటలో ఇరవై మంది ఎక్కుతున్నారు ఇరవై మందిని ఎక్కిచ్చి మీరేం చేస్తన్నారు చూసుకోవాలి కదా ఎక్కించకూడదు ఎక్కించకుండా ఉంటే ప్రమాదాలు జరగవు అదే ఆటో పడితే ఇరవై మందికి ఎంత మంది ఆలోచిస్తారో చూడండి అది మీరు గమనించి అలా అలాగే సెల్ఫోన్ మాట్లాడతా బండి నడుపుతారు అది తప్పు పక్కన నుంచోని ఆగి మాట్లాడుకుని వెళ్ళాలి అది నివారించండి అలాగే రోడ్డులు రూల్స్ పాటించటము అలాంటివి ఏవైనా చూసుకుని రాంగ్ రూట్లో రాకుండా వన్స్ బై ట్రాఫిక్ లేకుండా చేస్తున్నారు బైక్ మీద ముగ్గురు నలుగురు కూడా ఎక్కుతుంటారు అది ప్రమాదానికి కారణాలు మేము ఇలాంటివి ఎన్నో చూసాము ప్రమాదాలు మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి మీరు మీరే చర్య తీసుకోవాలి రోడ్లు మెయిన్గా రోడ్లు వెడల్పు చేయాలి గుంటలు లేకుండా రోడ్లు బాగు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు రోడ్లు మీద లైటింగులుండాలి లైటింగ్ ఉండాలి సిగ్నల్స్ ఉండాలి ఇలాంటివన్నీ మీరు పాటించి ట్రాఫిక్ పోలీసులు ఉండాలి హెల్మెట్ పెట్టుకోవాలి ఇలాంటివి పెట్టుకుంటే ఏం ప్రమాదాలు జరగవు చిన్న చిన్న ప్రమాదాలు తోనే సరిపోతుంది రోడ్డు మృతి చెందే అవకాశాలు లేకుండా పోతాయి వృద్ధులు ముసలి వాళ్ళు వీళ్ళందరూ చూసి జాగ్రత్తగా వెళ్ళేట్టుగా రోడ్లు వెడల్పుగా ఉంటే మనం రోడ్ల మీద బాగా వెళ్ళగలము నడిచే విదవిదాంకి వెళ్ళోచ్చుము అలాగే రోడ్డు ప్రమాదాల్ని నివారించాలంటే కొన్ని రూల్స్ పాటించాలి ఆ రూల్స్ ఏంటంటే సరైన క్రమంలో వన్వే వన్వేలోనే వెళ్తే ఎదురు రాకుండా ఉంటే కొంత వరకి మేలు జరుగుతుంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా చూసుకొని చూసి చూడనట్టుగా పోకుండా వాళ్ళు ప్రమాదాలను అరికట్టాలి ఎడమ వైపే నడవాలి ఫుట్పాత్ మీదే నడవాలి రోడ్లు వెడల్పుగుండాలి ఇలాంటివి ఉంటే మనకి కూడా కొంచెం ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది